వ్యవసాయంలో వాడే కొత్త ఆవిష్కరణ పద్దతులు అంటే ఇప్పుడు నడుస్తున్న దాంట్లో డ్రోన్ డ్రోన్ ద్వారా మందులు పిచికారీ చేయడం వల్ల రైతుకు ప్రాణ భయము ఎక్కువ సమయము వర్షము వస్తుంది అన్నీ కొట్టుకుపోయే భయము అన్నీ రకాలుగా ఆ రైతు సేఫ్గా ఉండడానికి కారణం దోహదం ఈ డ్రోన్ ఏ ఏదైతే ఉందో దోహదపడుతుంది డ్రోన్ వల్ల పంట తక్కువ సమయంలో ఎక్కువ పిచికారీ చేయడమూ తక్కువ మందులు అవసరం పడుతాయి ఈ వ్యవసాయ పద్దతిలో ఇది చాలా కొత్త ఆవిష్కరణ చాలా సూపర్